నా యొక్క ఆఫీసు లో నేను పొరపాట్లు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి ఆ యొక్క పొరపాటులో ఫైల్ మీద సీల్ వేయకుండా ఉండడం మరియు కొన్ని విషయాలను పాటించలేకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమయం సందర్భం లేనప్పుడు సమయస్ఫూర్తితో ఆ యొక్క సమయానికి చేరుకోకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ యొక్క పొరపాటు జరిగిన సందర్భం ఉన్నాయి ఈ విషయాలల్లో మొదటగా కొన్ని కొన్ని ఫైల్స్ ద్వారా వాటిమీద సీల్ వేయడం ఉంటాయి ఎక్కడెక్కడ పై అధికారి సంతకం ఉందో ఆ సంతకం ద్వా దగ్గర సీల్ అనేది తప్పకుండా ఉండాలి అప్పుడే ఆ ఫైల్ కి ఒక వ్యాల్యూ గౌరవం పెరుగుతుంది ఆ యొక్క ఫైల్ మీద అందరికీ ఒక ఆసక్తి అనేది వస్తుంది గుర్తింపు అనేది పెరుగుతుంది అలాంటి ఫైల్ మీద ఒక్కొక్కసారి సీల్ వేయకుండా పోవడం అలాంటి పొరపాట్లు చాలా జరిగాయి పై అధికారుల గురించి కూడా మాటలు వచ్చాయి ఇలాంటి వాటిలో ఒక్కొక్కసారి మొహమాటం కూడా జరుగుతుంది ఇలాంటి దానిని ఎలా నిర్వహించారు అంటే చాలా సార్లు నిర్వహించాను ఎన్నెన్నో మార్పులు చేశాను ఎన్నెన్నో సరిదిద్దాను ఎన్నెన్నో కష్టాలు కూడా పడ్డాను కానీ ఎలాగో అలా నార్మల్ అంటే మామూలుగా చేసేలాగా చేశాను ఇలా చేయడం వల్ల చాలా వరికి సదుపాయాలు కుదిరాయి కూడా చాలా చాలా ఆఫీసు లలో కూడా ఎన్నెన్నో ఆఫీసు లో కూడా పనిచేశాను ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇవి సహజమే